తెలుగు భాషను భారతదేశపు అధికారిక భాష అయిన హిందీతో పోలిస్తే కొన్ని ముఖ్యమైన తేడాలు మరియు సామర్థ్యలు ఉన్నాయి అవి ఏమిటంటే తెలుగులో ద్రావిడ భాష కుటుంబానికి చెందినది దక్షిణ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే భాష అది హిందీలో భారత అక్ర భాష కుటుంబానికి చెందినది ఉత్తర భారతదేశంలో దృఢంగా మాట్లాడే భాష తెలుగు లిపిని ఉపయోగించిస్తూ ఇది వక్ర రేఖాలతో నిండి వృదువుగా కనిపిస్తుంది అదేవిధంగా హిందీలో దేవ దేవగారి లిపిని ఉపయోగిస్తూ ఇది అక్షరాల మధ్య సన్నివేశంలో ఉన్న హరుపు హరుపు హెడ్లైన్గా కనిపిస్తుంది తెలుగు ముఖ్యంగా సంస్కృతంతో కొత్త పాట ప్రకృతం ఇంగ్లీష్ కన్నడ తమిళనాడు తమిళ్ భాషల భాషలుగా భావంగా ఉంది అదేవిధంగా హిందీలో సంస్కృతం మరియు ఉర్దూ పదాలు ఎక్కువగా ఉంటాయి మధ్య కా మధ్యకాలంలో మధ్యకాలంలో అరబిక్ అరబిక్ భాషను ఉంది తెలుగు స్వయ సర్వ నాయ వడం వాడకం క్రియపదాలను రూప రూపంతరం శుబ్ధగణనీయంగా ఉంటుంది హిందీలో అదేవిధంగా శబ్ శబ్ద మార్పులు ఉన్న కొన్ని పరిమితులైన లింగ రూపాలను క్రియపదాలుగా ఉంటాయి